హలో శీను గారు బట్టల షాపే కదండి మీ దగ్గర అరవై కరవై టూ సైడ్ పేట చీరలు ఎంతలో ఉన్నాయి సారు మరి సాదాలలో ఏమైనున్నాయా సాదా చీరలు ఎంతలో ఉంది శారీ ఒక్కొకటి వంద కుప్పటాల చీరలు ఏమైనా దొరుకుతాయా రెండు వేల ఐదులో జకార్డ్లో ఇప్పుడు శంకరాభరణం చీరెలు లేమి డొల్లయి కాస్త తక్కువ క్వాలిటీలో అమ్ముతుంటారు అవి ఏమైనా దొరుకుతాయా క్వాలిటీ బాగుంటుందయ్యా పోతే షర్ట్ బిట్లు ప్యాంట్ బిట్లు ఏమైనా ఉన్నాయా అవి కూడా అమ్ముతారా అక్కడ థాన్లుగానా విడి విడిగా అమ్ముతారా బిట్లు కావాలన్నా విడిగా ఇస్తారు బిట్టు ఐదు వందల్లో ఉందా షర్టు ముక్కయితే ఎంతలో పడుతుంది మూడు వందల్లో ఉంది అదేలే ఇప్పుడు ఈ లేడీస్కి ఈ లంగాలని విడిగా ఫాలు గుడ్డలని అలా కూడా ఉన్నాయా లంగాలు ఇలాంటివి లంగా ముక్కలు అవి ఎంతలో పడతాయి బాబు రెండు వందల్లో ఉంది మీరు ఆదివారం అయితే సెలవేగా ఉంటుందా అదేలే మనం తీసుకోడానికి ఏ టైమ్లలో వస్తే బాగా సెట్ అవ్వుతుందా అని అందుకు అడుగుతున్నాను లుంగీలు విడిగా మనం కట్టుకునే లుంగీలలాంటి క్లాత్ కూడా ఏమైనా ఉన్నాయా నే నేత లుంగీ ఎంతలో పడుతుంది రెండు వందల అరవై మీ షాపు అడ్రస్ చెప్తే మేము వచ్చినప్పుడు వస్తాము అని అయ్యా షాప్ అడ్రస్ చెప్పండి సార్

సరే రేపు వస్తాము సరే ఉంటాను